మీరేనా అండి హౌస్కి ఓనరు అవునండి ఎల్ ఎంత అండి రెంట సింగిల్ రూమ్ కావాలండి మేమొక లేదు ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురుమి ఉన్నాం ముగ్గురండి

క్లీనింగ్ చేయడానికి వాళ్ళొస్తారాండి కుకింగ్ చేేసేవాళ్ళు వాషింగ్ మెషిన్ అలా ఏమైన్నా ఉన్నాయండి ఫెసిలిటీస్ కరెంటు బిల్ కూడా మేమే పే పే చే సుకోవాలాండి హీటర్ అవేం లేవా అండి హీటర్ రూమ్ హీటర్ ఎయిర్ కండిషనర్ అలా ఏముండవాండి రూమ్ హీటర్ గ్లీజర్ కాదు రూమ్ హీటర్ కనీసం గీజరైనా ఉంటుందాండి సింగిల్ రూమ్ంలో గీజర్ ఉండదాండి అవునా సరే అండి మేము ఆలోచించుకుని మళ్ళీ చెప్తాం